హలో నమస్తే అండీ మీకేంకావాలండి ఓకే నండి ఎలాంటి మోడల్ కావాలండి చైన్ మోడలా లేదా ఇబుడు మామిడిపుంజులతో వస్తున్నాయి అలా కావాలా లేదా మీకేమన్నా ఐడియా ఉందా అండి మోడల్సు అవునండీ అలాంటిదంటే అలాంటి వాటిల్లో కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయండీ ఉన్నాయండి ఫొటోస్ నేనూ పెడతాను మీకూ కొంచం ఏదైనా ఐడియా ఉంటే మీరు కూడా ఫోటో అనేది పంపిచ్చండి గో గోల్డ్ రేట్ బట్టి ఆండీ మేకింగ్ ఛార్జస్ పడతాయండీ గోల్డ్ రేట్ ఈ రోజు ఎంతుంటే అంత పడతాదండి ఓకే అండీ సరే అండీ ఎన్ని తులాలదాకా చేయాలండీ అలాగే అండీ ఓకే అండీ లాకెట్టు కొంచం చిన్న సైజులో చెయ్యల్లండీ ముత్యాలండీ ఓకే అండీ ముత్యాల సైజెస్ ఉన్నాయండి ఆట్లి సైజెస్ కూడా మీరు వస్తారా అండీ ఒకసారి షాప్కి ఇంతలోకి మీ మోడల్స్ అవి చూస్తాను వీలయితే వాట్సప్లో పెడతానండీ మీరు కూడా ఒకసారి చూడండి నాకొచ్చే ముందు ఒకేసారి కాల్ చేయండీ అలాగే అండీ సరే